తెలంగాణలో ముఖ్యమైన సాంస్కృతుల విలువలు ఎన్నెన్నో ఉన్నాయి అలా చెప్పాలి అనుకుంటే కళా సాహిత్యం ధర్మంపై దృష్టి సంగీతం ఇలాంటివి మొదలైనవి కళా అంటే చాలా మందికి చాలా కళలు ఉంటాయి కొంత మంది పెయింటింగ్ కళ ఉంటుంది కొంత మంది నృత్యం కళా ఉంటుంది చాలా మందికి చాలా చాలా కళలు ఉంటాయన్నమాట ధర్మంపై ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి అది ఎలా అంటే ధర్మం చెప్పేటప్పుడు ఎలాంటి పెద్ద మంచైనా చిన్న మంచైనా కుల మత తేడా చూడకూడదు చిన్నా పెద్డా ఆస్తి ఉందా లేదా అని కూడా చూడవద్దు అట్లాంటి లేని వాళ్ళే పెద్ద మనుషులు అవుతారు ధర్మంపై ఖచ్చితంగా ప్రతీ ఒక్కరు దృష్టి పెట్టాలి అధర్మపు మాటలు మాత్రం చెప్పకూడదు తెలంగాణలో సంగీతం చాలా ముఖ్యమైనది సంగీతం కొరకు చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి క కళా కళా బృందంలో ప్రదర్శిస్తారన్నమాట సంగీతం పాడటానికి చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ చాలా మంది ముందుకు రారు భయంతో అలా ఉండగూడదనే కళాబృందాలు ఏర్పాటు చేస్తారు అలా కళాబృందాలతోటి మొదలైన వారి జీవితం ఎక్కడెక్కడికో వెళుతుంది అన్నమాట కొంత మంది సినిమాలకు ఆడతారు కొంతమంది పాటలు డ్యాన్స్లు వేయడానికి వాడతారు అలా ఉపయోగపడుతుంది సంగీతం అంటే ఖచ్చితంగా తెలంగాణలో చాలా మంది తెలంగాణ జానపద పాటలు పాడతారు తెలంగాణ గురించి పాడతారు కొంత మంది జండాల కోసం పాడతారు కొంత మంది వీరమరణం కోసం పాడతారు కొంత మంది సినిమా పాటలు పాడతారు కొంతమంది భక్తి పాటలు పాడడం ఇలాంటివి జరుగుతాయన్నమాట